నేను నా కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం షాపింగ్కు అని వెళ్ళాం షాపింగ్కి వెళ్ళగానే సేల్స్ ఎగ్జిగ్యూటివ్ అన్నాడు సార్ ఈ టీవీ ఆఫర్లో ఉంది తక్కువగా వస్తుంది అన్నాడు అని సర్లే అని నా కుటుంబ సభ్యులతో చర్చించి టీవీని కొనుగోలు చేయడం జరిగింది అది థర్టీ టూ ఇంచ్ ఎల్ఈడీ టీవీ సర్లే బాగుంది కదా తక్కువగా వస్తుంది ఆఫర్ ఉందని తీసుకున్నాం తీరా ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ చేసి బిగించి కేబుల్ కనెక్షన్ ఇస్తే అది క్వాలిటీ అంతగా బాలేదు పిక్చర్ క్వాలిటీ బాలేదు సౌండ్ క్వాలిటీ బాలేదు బొత్తిగా చెప్పాలంటే అది పెద్దగా అట్రాక్టివ్గా లేదు మాకు మా కుటుంబ సభ్యులకి ఎవరికి అది నచ్చలేదు